స్వాగత్ మొబైల్సా ఇప్పుడు రిసేంట్గా ఏమైనా మంచి ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నయా అండి ఓకే

జీబీ ఎంతుందండి ఓకే డ్యుయల్ సిమ్మా ఓకే కెమెరా ఎంత ఉంది కెమెరా ఫ్రెంట్ ఫ్రెంట్ కెమెరా అంటే అంత ఈఎంఐ ఏమైనా ఉందా ఈఎంఐ ఆప్షన్ అంటే ఇప్పుడు కొత్తగా పెట్టారు కదా ఆధార్ కార్డు అట్లా దానిపైన మొబైల్స్ ఇస్తాను అని సీబిల్ స్కోర్ లేదండి క్రెడిట్ కార్డుకి ఏమి కాదా ఓకే ఎంత పడుతుంది మంత్కి ఓకే అంటే ట్వంటి నైన్ థౌజండ్ మొబైల్ చెప్పారు కదా అది ఎంత పడుతుంది డౌన్ పేమెంట్ టెన్ కడితే మిగతా నైన్ థౌజండ్ ఫీఫ్టీనా డౌన్ పేమెంట్ ఇంకా మిగతాది ఎట్లా కడతరు మంత్కి ఈఎంఐ ఎంత పడుతుంది దానికి అంటే సిక్స్ మంత్స్కి ఎంతుంటుంది ఓకే సరే అండి